మన తెలంగాణలో ఎన్నో థియేటర్స్ ఉన్నాయి థియేటర్స్ ఉన్నాయి ఆ థియేటర్స్ సంధ్యా థియేటర్ శ్రీ రమణ థియేటర్ విఆర్ పివిఆర్ థియేటర్ దేవి థియేటర్ ప్రసాద్ థియేటర్ అంటూ ఎన్నో థియేటర్స్ ఉన్నాయి నేను సంధ్యా థియేటర్లో మొట్టమొదటిగా నేను సంధ్యా థియేటర్లో మొట్టమొదటిగా బేబీ సినిమాకి పోయాను

ఇలా ఒకరికి థియేటర్ ఇంత ఉంటుంది థియేటర్ చాలా బాగుంటుంది చాలా మంది వస్తారు మస్తు సినిమాలు చాలా బాగున్నాయి నేను మాత్రం చాలా హ్యాపీగా ఫీలయ్యాను ఆ బేబీ మూవీ చూసి ఈ ఈ జనరేషన్లో అమ్మాయిలు ఎలా ఉన్నారు అబ్బాయిల దగ్గర అని చాలా బాగుంది సినిమా అందులో చాలా మంది సినిమాకు వచ్చారు ఇంకా శ్రీ రమణ అనే థియేటర్లో కూడా ఒకరికి నూట యాభై రెండు వందల యాబై ఇలా టికెట్ ఒకరికి ఇంత ఉంటుంది పివిఆర్ అనే థియేటర్ చాలా పెద్ద థియేటర్ అది చూడటానికి కూడా చాలా బాగుంటుంది అందులో సినిమాలు కూడా చాలా బాగుంటాయి అది చాలా పెద్ద థియేటర్ కాబట్టి అందులో మూడు వందల నుండి రెండు వందల నుండి నాలుగు నాలుగు వందల నాలుగు వందల యాభై నుండి ఇలా ఒకరికి టికెట్ మొదలయ్యి ఉంటుంది దేవి థియేటర్ ప్రసాద్ థియేటర్లో కూడా ఇలానే ఉంటుంది టు ఫి రెండు వందల యాభై అని నూట యాభై అని యాభై అని ఇలా ఉంటుంది ఎందరో మంది ఆ మో ఆ సినిమాలు చూడటానికి వస్తుంటారు థియేటర్లో చాలా బాగుంటుంది థియేటర్లో ఆ సినిమాలు చూడడం పెద్ద పెద్ద సౌండ్లతో చాలా బాగుంటుంది నేను అందులో చాలా సినిమాలు చూశాను దేవి థియేటర్లో కూడా నేను బాహుబలి బాహుబలి టు చూశాను అందులో ఫైటింగ్స్ మూవీ చాలా బాగుంది నాకు చాలా నచ్చింది నేను నా స్నేహితులతో పాటు కలిసి వెళ్ళాము ఆ ము ఆ సినిమాలో చాలా బాగుంటాయి ఆ థియేటర్లో ఆ పివిఆర్ థియేటర్ ఇంకా చాలా బాగుంటుంది అందులో చూడటానికి కూడా చాలా బాగుంటుంది చాలామంది వస్తారు సినిమాలు చూస్తారు అక్కడ స్నాక్స్ అంటూ సినిమా అయిపోయాక స్నాక్స్ అంటూ అలా చాలా బాగుంటుంది థియేటర్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది టికెట్లు కూడా చాలా ఎక్కువ ఉంటుంది మూడు వందలు మూడు వందల యాభై రెండు వందలు ఇలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆ పివిఆర్ థియేటర్ అనేది చాలా పెద్ద థియేటర్ కాబట్టి అందులో చాలా రేటు ఉంటుంది అందులో చాలా ఎక్కువ ఉంటుంది ఒక్క టికెట్కి ఒక్క మనిషికి మూడు వందలతో రెండుతో రెండు రెండు వందలుతో స్టార్ట్ అవుతుంది థియేటర్లలో చూసే సినిమాలు చాలా అది బాగున్నా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది పెద్ద పెద్ద సౌండ్లతో పెద్ద స్క్రీన్తో చాలా బాగా అనిపిస్తుంది బాగా ఎంజాయ్ చేస్తాము ఆ సినిమాలను చూసి చాలా బాగుంటుంది బాహుబలి అయితే ఇంకా చాలా బాగుంది అనుష్క ప్రభాస్ ఫైటింగ్ చాలా బాగుంటుంది ఈ ప్రతి చాలా వరకు ఏ సినిమాలయితే వస్తాయో చాలా వరకు థియేటర్స్కే వెళతారు పివిఆర్ థియేటర్ సంధ్యా థియేటర్ శ్రీ రమణ థియేటర్ దేవి థియేటర్ ప్రసాద్ థియేటర్ ఇలా చాలా థియేటర్స్కి వెళ్ళి ఆ సినిమాలు చూసి వస్తారు చాలా బాగుంటుంది నేను నా స్నేహితులతో పాటు కలిసి వెళ్ళి దేవి దేవి థియేటర్లో బాహుబలి మూవీకి పోయాను బాహుబలి సినిమాకి పోయాను చాలా బాగుంది పెద్ద పెద్ద స్క్రీన్ పెద్ద పెద్ద సౌండ్లు అరుపులు చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది నేను నా స్నేహితులతో చాలా బాగా ఉత్సాహంతో ఉన్నాను ఎంజాయ్ చేశాను అక్కడ వచ్చేటప్పుడు స్నాక్స్ అంటూ ఇవ్వంటూ అవ్వంటూ చాలా బాగుంటుంది చాలా ఎంజాయ్ చేయవచ్చు మన వాళ్ళతో పోతే ఇంకా చాలా బాగుంటుంది నేను చాలా ఎంజాయ్ చేశాను థియేటర్స్లల్లో చూడడమే అది ఒక ఆనందం అది ఒక సంతోషం ఇంకా మన స్నేహితులుతో స్నేహితులతో పాటు పోతే అది ఇంకా ఆనందం థియేటర్ ఒక్కరికి తీసుకోని ఇక పైసలు యాభై రూపాయలు అంటే మనం పోయే థియేటర్ని మనం బోయే ఆ థియేటర్ను బట్టి మనకి ఒక టిక్కెటు యాభై అని నూట యాభై అని రెండొందలు అని మూడొందలు అని ఇలా ఉంటుంది ఆ థియేటర్లలో కూడా పైన సీటు కింద సీట్ అని ఉంటుంది పాకి వెళ్ళే వాళ్ళకి నూట నూట యాభై రెండొందలు కింద ఉండే వాళ్ళకి యాభై ఇట్లా ఉంటుంది అంటే మనం కూర్చునేదాన్ని సీట్ దాన్నిబట్టి ఉంటుంది అలా చాలా బాగుంటాయి చాలామంది ఇప్పుడు మన ఫోన్లల్లో టీవీలల్లో చూసేకన్నా థియేటర్లో చూస్తే అదొక ఆనందం అదొక సంతోషం చాలా బాగుంటుంది ఆ సినిమాలు అందులో చూడడం నేనైతే చాలా ఎంజాయ్ చేసేదాన్ని ప్రతి ఏ సినిమా రిలీజ్ అయినా కూడా ఆ సినిమాకి వెళ్ళి చాలా ఎంజాయ్ చేసేదాన్ని ఇలా నా స్నేహితులతో పాటు మా తల్లిదండ్రులతో పాటు మా కుటుంబంతోపాటు నేను చాలా సినిమాలలోకి థియేటర్లలోకి వెళ్ళాను చాలా బాగా ఎంజాయ్ చేసేది చాలా బాగా ఎంజాయ్ చేసేదాన్ని అన్ని చూసేదాన్ని సినిమాలు ఆ సినిమాలు చూసి మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళము అందులో డాన్స్ చేసేవాళ్ళము పాట పాడే వాళ్ళము అరిచే వాళ్ళము ఆ సమయంలో చాలా సంతోషంగా అనిపించేది ఆ సినిమాలో ఒక్కొక్క సినిమా ఒక్కొక్క సీను ఒక్కొక్క విధంగా బాధాకరంగా సంతోషకరంగా అలా చాలా ఉంటాయి చాలా బాగుండేది సినిమాలు చూడటానికి ఆ థియేటర్లు కూడా ఆ కలర్ఫుల్గా ఉండేవి కలర్తో పాటు లైట్స్ ఆ లైట్లన్నీ ఆఫ్ చేసి ఆ సినిమా చూడడం ఇంకా చాలా బాగా అనిపించేది నేను మాత్రం చాలాసార్లు చాలా సంతోషంగా అనుకునేదాన్ని ప్రతీ ఒక్క టీఏర్ థియేటర్కి థియేటర్ని బట్టి థియేటర్ని బట్టి వాళ్ళు మనీ డబ్బులు తీసుకోవడం కానీ సినిమా వేయడం కానీ చాలా బాగుంటుంది నేను మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేదాన్ని సినిమాలు చూసుకుంటూ స్నేహితులతో పాటు చాలా ఎంజాయ్ చేసేదాన్ని సినిమాలు కూడా చాలా కొన్ని బాధగా కొన్ని ఆనందంగా కొంత కొన్ని మన తల్లిదండ్రుల గురించి మన చదువు గురించి మనము ఫ్యూచర్ మనం ఎలా ఎదగాలి ఎలా ఉన్నవాళ్ళము ఎలా ఎదగాలి అంటూ చాలా సినిమాలు చాలా మనకి ముందుకు ఎలా వెళ్ళాలి అనేవి చాలా మంచి మాటలతో సినిమాలు ఇలా ఉండేవి ఆ స్క్రీన్పై ఇంకా పెద్ద స్క్రీన్పై ఎంత బాగా అనిపించేది ఆ సినిమాలు నేను చాలా అంటే చాలా నేర్చుకున్నాను థియేటర్ ప్రతీ ఒక్కటి ఆ థియేయేటర్ని బట్టి దాన్నిబట్టి టికెట్లు ఉంటాయి మనం పైన కూర్చునే దానికి క్రింద కూర్చునేదాన్ని బట్టి మనకి టి టికెట్స్ ఇస్తారు అలా మనం తీసుకొని సినిమా చూస్తూ ఎంజాయ్ చేయాలి